ఆరోజు కోవిడ్ టైంలో ఉన్నంత శుభ్రంగా ఈ రోజుల్లో ఉండటం లేదు ప్రజలు ఇలా అశుభ్రంగా ఉండడం వల్ల మలేరియా డెంగ్యూ లాంటివి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది